మొక్కలను పెంచడానికి నేను బంకమట్టిని వాడతాను బంకమట్టి మంచిగా ఉంటుంది ఎర్రమట్టి చక్కగా మొక్కలు అనువుగా పెరగడానికి సహాయపడతాయి ఎరువులు అనగా తౌడు పేడనీళ్ళు చెత్త గుడ్లు చెత్త అవన్నీ వాడి నేను మొక్కల్ని పెంచుతాను మొక్కలు మంచి మట్టి ఐతే ఏపుగా ఎదుగుతాయి లేకపోతే మొక్కలు ఎదగవు బంకమట్టి చక్కగా మొక్కలు ఎదుగుదలకు సహాయపడుతుంది అలాగే ఎరువుల్లో కూరగాయల చెత్త గుడ్లుసొన అదే గుడ్లు పగలకొట్టిన చెత్త వేసి మొక్కలను ఏపుగా పెంచవచ్చు ఈవిధమైన ఎరువులను నేను వాడతాను ఎలాంటి బయోకెమికల్ ఎరువులను నేను వాడను సహజసిద్దమైనవి వాడతాను